గుంటూరు అం గుంటూరు మా స్వస్థలం అండి గుంటూరులో మాకిష్టమైనా ఆ స్థలాలు చాలా ఉన్నాయండి ఎందుకంటే గుంటూరు ఎంతో విశాలమైన జిల్లా ఎందుకంటే గుంటూరు ఎంతో బిర్యానీకి ఫేమస్ అండి సుబానీ బిర్యానీ అంటే చాలా ఫేమస్ అండి మాకు ఆ బిర్యానీ పాయింట్ అన్నది చాలా ఇష్టమండీ ఇంకా చాలా ఉన్నాయండి గుంటూరు జిల్లాలో చాలా ఇష్టమైనవి మాకు గుంటూరు డిమార్ట్ అంటే చాలా ఇష్టమండి అక్కడా ఐమాక్స్ షాపింగ్ చేసుకోవచ్చు మూవీస్ చూడచ్చు అన్ని విధాలుగా ఎంతో విశాలంగా ఉంటుందండి అందుకే గుంటూరు అంటే మాకు చాలా ఇష్టమండి గుంటూరులో ప్రతిఒక్క ఎగ్జిబిషన్సు బాగా చేస్తారండి ఎగ్జిబిషన్సులో బోల్డు రకా బోల్డు ఎగ్జిబిషన్ స్టాల్సు శారీసు అన్నీ అన్ని రకాలని అమ్ముతారండి అందుకని మాకు ఎగ్జిబిషన్సు అంటే చాలా ఇష్టమండి గుంటూరులో గుంటూరు కారానికి ఫేమస్ అండి మాదగ్గర కారం చక్కగా బాగంటుందండి అందుకనీ గుంటూరులో మిరపకాయలకి చాలా ఫేమస్ అండి అందుకని మా గ్రా మా స్వస్థలం అంటేమాకు చాలా ఇష్టం ఎంతగానో ఇష్టమండీ